ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి కొన్ని పథకాల గురించి నాకు తెలుసు ఇవి దేశవ్యాప్తంగా లక్షలాదిమంది అర్హులైన వారికి సహాయం చేస్తున్నాయి ఈ పథకం దిగువ మధ్య తరగతి మరియు అసంఘటిత కార్మికులకు తక్కువ ఖర్చు గృహాలను నిర్మించడానికి సహాయపడుతుంది ఇది నివాస అసమానతను తగ్గించడంలో మరియు దేశవ్యాప్తంగా స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందిన కొన్ని వ్యక్తుల కథలను నేను చదివాను ఒక వ్యక్తి ఒక అసంఘటిత కార్మికుడు ఈ పథకం ద్వారా ఒక కొత్త ఇంటిని కొన కొనగలిగాడు ఇది అతని కుటుంబానికి మరింత సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన నివాసాన్ని అందించింది మరొక మధ్యతరగతి వ్యక్తి ఈ విధంగా చెబుతున్నారు ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం యొక్క తల్లి ఈ పథకం ద్వారా ఓ కొత్త ఇంటిలోనికి మారగలిగింది ఇది ఆమె కుటుంబానికి మరింత స్థిరమైన మరియు భద్రమైన జీవితాన్ని అందించింది ఈ పథకాలు భారతదేశంలో అర్హులైన వారికి నిజమైన ప్రయోజనాన్ని అందిస్తున్నాయి అవి నివాస అసమానతను తగ్గించడంలో మరియు దేశవ్యాప్తంగా స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో సహాయపడుతున్నాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉదాహరణ మాత్రమే భారత దేశంలో అనేకమైన పథకాలు మనకి కనబడుతున్నాయి అమ్మ ఒడి పథకం మనకి కనబడుతుంది అమ్మ ఒడి పథకం ద్వారా అనేకమంది విద్యార్థిని విద్యార్థులకు అర్హులు అయినటువంటి బిడ్డలకు ప్రభుత్వం చదువుకోవడానికి నిధులను కల్పిస్తుంది ఇటువంటి ఎన్నో ప్రయోజనకరం అయినటువంటి అనేకమైన గొప్ప పథకాలు భారతదేశంలో ఉండడం గహనార్గముగా ఉంది